తెలుగు భాష కాపాడడానికి మన ప్రభుత్వం అందరికి తెలుగు అనే అనే ముఖ్యాన్ని చెప్పాలి అది కాకుండా తెలుగు గ్రంధాలను మెరుగు పరచాలి దాని వల్ల ప్రజలందరు ఆ గ్రంధాలను ఉపయోగించుకొని తెలుగు యొక్క భాషను కాపాడతారు మరియు పాఠశాలల్లో తెలుగు తెలుగుని అందరికి నేర్పించాలి మన పొద్దున్న లేవగానే తెలుగు పేపర్లు చదవడం వల్ల తెలుగు యొక్క భాష గొప్పతనాన్ని తెలుస్తుంది అది ఒక అది కాకుండా మన తెలుగు కవులను కూడా తెలుగు కవులు రాసిన గ్రంధాలను అవన్నీ అవన్నీ చదివి నేర్చుకుని దాని వల్ల తెలుగు యొక్క భాషను తెలుస్తుంది మరియు మన స్నేహితులతో ఇంటి వాళ్ళతో తెలుగును తెలుగు మాట్లాడడం వల్ల తెలుగు భాష తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని తెలుస్తుంది మరియు